నేను మొన్న అనగా పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శనివారం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మీషో అనే యాప్లో పెద్ద అంచు ఉన్న చీర మరియు గాజులు ఆర్డర్ పెట్టాను ఆ చీర మరియు గాజులు నిన్న అనగా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఆదివారం సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు నా దగ్గరకు చేరుకున్నాయి అందులో నాకు గాజులు నచ్చాయి కానీ పెద్ద అంచు ఉన్న చీర నచ్చలేదు ఆ యాప్లో చూపించినట్టు రాలేదు రంగు కూడా మార్చి ఇచ్చారు తక్కువ అంచుతో ఉన్న చీరను పంపించారు క్వాలిటీ కూడా బాగోలేదు గాజులు మాత్రం మంచి క్వాలిటీగా ఉన్నాయి రంగు వాటికి ఉన్న మువ్వలు కూడా చాలా బాగున్నాయి సైజు కూడా నాకు బాగా సరిపోయింది